నేను రెండు వేల పదిలో ఫస్ట్ ఫోన్ సోనీ ఎరిక్సన్ ఫోన్ తీసుకున్నాను అందులో చూస్తే వెబ్సైట్ కూడా ఓపెన్ అయ్యేది కెమెరా కూడా చాలా బాగుండేది ఎంత బాగుండేదంటే అందులో ఫోటోలు తీసినప్పుడు నేను చాలా ఆనందించేవాడిని ఇంకా దాంట్లో నేను మ్యూజిక్ కూడా ప్లే చేసుకునేవాని అంతేకాకుండా దాంట్లో కొన్ని వీడియోస్ కూడా నేను చూసేవాణ్ణి దానివల్ల ఆ ప్రోడక్టు వల్ల నాకు ఆ టైంలో నాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది అది ఒక మంచి అనుభూతి అని చెప్పవచ్చు